హలో సార్ రమ్మన్నారంట కదండీ థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్

అంటే చేయాలంటే సార్ కాలేజీకి మరి మంచి స్టాఫ్ అనేది లేదు సార్ లె లెక్చరరు ఉన్న కొంతమంది బాగా పట్టించుకుంటున్నారు బాగా చెప్తునారు కొంతమంది ఉన్నారండీ అసలు పట్టించుకోవట్లేదు అలాగే స్టూడెంట్స్కు కూడా చాలామంది ఆళ్లు చెప్పేది ఎం అర్థం కావట్లేదంటున్నారు బెస్ట్ లెక్చర్స్ని మరి మన కాలేజీకి ప్రొవైడ్ చెయ్యండి అలాగే మరి అలాగే మన కాలే స్టాఫ్ని మార్చాల సార్ సగం మంది బాగా చెప్తున్నారు సగం మంది చెప్పేది అర్థం కావట్లేదంటున్నారు అలాగే మన కాలేజీలో ల్యాబ్స్ ఉన్నాయి కదండి ల్యాబ్స్లో కూడా చాలా ఎక్విప్మెంట్ అన్నది చాలా తక్కువున్నాయి అంటే అవసరానివి లేవు అలాగే మా అలాగే స్టూడెంట్స్కేమో ట్రాన్స్పోర్ట్ విషయంలో ఏమో చాలా ఇబ్బంది పడుతున్నారు కాలేజీకి వచ్చి వెళ్ళడంలో చాలా ఇబ్బందిగా ఉంది అదోటి

తర్వాతేమో క్లాస్రూమ్లో కూడా వాళ్ళు కూర్చుంటానికి సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా సరిగ్గా లేదు అది కూడా బాగా రెడీ చెయ్యాలి సార్ వాళ్ళు కూర్చుంటానికి సిట్టింగ్ అరేంజ్మెంట్ కట్ట బాగ లేదు అవీ కూడా చేయాల అలాగే ల్యాబ్స్ కూడా చాలా తక్కువున్నాయి ఎందుకంటే బ్యాచెస్ ఎక్కువైనప్పుడు ల్యాబ్స్కి ఇబ్బందవుతుంది ల్యాబ్స్ కూడా

అంటే ల్యాబ్స్ వన్ ఆర్ టూ ఉన్నాయి కానీ బ్యాచెస్ వచ్చేటప్పడికి ఓ త్రీ ఆర్ ఫోర్ ఫైవ్ ఉంటున్నాయి ఒకే టైమింగ్లో అక్కడ అక్కడ ఆ విషయంలో ఇబ్బందవుతుంది బాగా

క్యాస్ క్యాంపస్ ఇంటర్వ్యూసు ప్లేస్మెంట్స్ కూడా చాలా తక్కువున్నాయి

ఓకే ఓకే సార్